ఇప్పుడు ప్రజెంట్ యువతరం ఏంటంటే నిరుద్యోగులు చాలా అంటే చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు సరిగ్గా ఉండకపోవడం అలాగే సాలరీస్ సరిగ్గా ఇవ్వకపోవడం ఇలాంటివి ఉండడం వల్ల చాలా మంది యువత ఉద్యోగం లేకుండా ఉన్నారు అన్నది నా అభిప్రాయం అలాగే ఇంకా ఏంటంటే అలా ఉండటం వల్ల వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో పోషించుకోవడానికి కూడా కష్టం అయిపోతుంది అలాగే దీన్ని కనుక నిర్మూలించడానికి అలాగే ఉద్యోగాలకి వాళ్ళు ప్రత్యేక కేటగిరీల్లో ఉన్నారు బీటెక్ చేసిన వాళ్ళు కొంత మంది ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు యువతలో అలాగే ఇంకా ఏంటంటే కొన్ని ప్రభుత్వం ఏంటంటే యువతకి ఉద్యోగం కల్పించడానికి కొంత పబ్లిక్ కంపెనీస్ పెడితే అందులో ప్రభుత్వం కొంత మందికీ ఉద్యోగం కల్పించినట్టు కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అలాగే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఒక ఛాన్స్ కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వం ఇలాంటి అవి కనుక ఇలాంటి నిర్ణయాలు కనుక కల్పిస్తే ప్రతీ ఒక్క విద్యార్థి సంతోషంగా అలాగే నిరుద్యోగిగా లేకుండా ప్రతీ ఒక్కళ్ళు ఉద్యోగం చేసుకొని వాళ్ళ భార్య పిల్లలని ప్రతీ ఒక్కరినీ చూసుకోవడానికి వాళ్ళకి సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను